మనది మాకు చాలా మంచిగా నచ్చింది చాలా బాగుందండి చాలా సంతోషము మీయొక్క గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసిన వెంటనే మాకు ఆ ఆలస్యమైన డెలివరీని కూడా చాలా తొందరగా మాకు అందా అందించేలా చేశారు మేము కావా రావాలన్కున్ రావాలనుకున్న టైం కంటే కూడా మీరు ముందే మాకు అందజేశారు సో మీకు చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలండి మీ యొక్క బృందం అనేది చాలా సమర్థవంతంగా పని చేసింది చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్